హలో మీకు ఏమైన లోన్ రిక్వైర్మెంట్ కావాలా అండి ఎస్బీఐ బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాము పర్సనల్ లోను ఇంకా ఇప్పుడు ఎడ్యుకేషనల్ లోను హోమ్ లోన్ కానీ ఇంకేం గోల్డ్ లోన్ కానీ ఏమన్న రిక్వైర్మెంట్స్ కావాలా మీకు పర్సనల్ అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫ్లాట్ తీసుకున్నాం అనుకో దానికి ఇప్పుడు ఇంట్రస్ట్ వచ్చి ఒక ఒక టెన్ లాక్స్ ఒక థర్టీ లాక్స్ కావాలి అనుకో దానికి ఈఎమ్ఐ లెక్కపెట్టుకో ఈఎమ్ఐ లెక్క పెట్టుకుంటే ఒక మంత్లీ ఒక ఫిఫ్ థర్టీ టు ఫార్టీ అట్లా కట్టుకో కట్టుకోవచ్చు అది అంటే కాదండి మీరు ఏదైనా ప్రాపర్టీ కొన్నారనుకో ఆ ప్రాపర్టీకి మీకు మినిమం కొద్దిగా బ్యాలెన్స్ కావాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్టీ లాక్స్ కావాలి మీకు అదే ఇప్పుడు మీకు పర్సనల్ లోన్ కావాలంటే ఒక థర్టీలో థర్టీ ల్యాక్స్ కావాలి సో దానికి మీరు ఈఎమ్ఐ ఆప్షన్ లెక్క పెట్టుకుంటే పర్ మంత్కి మీకు ఈఎమ్ఐ నెలకు ఒక థర్టీ థౌసండ్ అలా పడుతాయండి అది వచ్చి పర్సనల్ లోన్ సో రేట్ ఆఫ్ ఇంట్రస్ట్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట సెవెన్ పర్సెంట్ అలా ఉంటుంది పర్ ఆనం

మి మినిమం థర్టీ ల్యాక్స్ వరకు తీయగలుగుతారు సివిల్ బేస్ వాళ్ళకి

లేదండి పర్సనల్ వేర్ వేరు ఎడ్యుకేషనల్ లోన్ వేరు ఇప్పుడు మీకు ఎడ్యుకేషనల్ లోన్ అంటే మీకు ఏదైన ల్యాండ్ ప్రాపర్టీ కానీ ఏదన్న ఉందా అండి సో దాని పేపర్స్ కానీ మీరు బ్యాంకులో సబ్మిట్ చేస్తే దానికి రేట్ ఆఫ్ ఇంట్రస్ట్ అనేది కొంచెం తక్కువ పర్సంటేజ్ ఉంటుంది అన్నమాట మినిమమ్ ఒకవేళ మీరు యూఎస్ వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్న ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు బ్యాంక్ నుంచి స్పాన్సర్ చేయగలుగుతాం మళ్ళీ మీరు కొంచెం మెల్లి క మెల్లమెల్లగా కట్టుకుంటే సెట్ అయిపోతుంది ఇంట్రస్ట్ అనేది కొంచెం బ్యాంక్ నుంచి అయితే తక్కువ పడుతుంది కదా అదే మీరు మీ రిక్వైర్మెంట్ దేనికోసం అనుకుంటుర్రు ఎడ్యుకేషన్ లోనా పర్సనల్ లోనా ఓకే అండి థ్యాంక్ యూ